హలో నా పేరు సుబ్బారావు అండి నాది పాత గిడ్డంగి ఒకటుందండి ఇప్పుడక్కడ దాన్ని నేను ఇ ఇల్లుగా మార్చుకోవాలి అక్కడ నివసించాలని చెెప్పేసి అనుకుంటున్నాను కాబట్టి అక్కడ నీరు అందుబాటులో లేదండి కాబట్టి నీటి అధికారి గారు మీరు అక్కడికి నీళ్ళు వచ్చేటటువంటి విధంగా నాకు సహాయం చేయాలి అక్కడ నేను ఆ ట్యాప్లు తర్వాత వాటర్ ట్యాంకు ఇలాంటివన్నీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను వాటికి తగిన విధంగా అదేవిధంగా నా భవనాన్ని చిన్న చిన్న మార్పులుగా కట్టుకోవటానికి కావాల్సినటువంటి విధంగా నాకు నీరుని సరఫరా చేయవలసిందిగా ఇ మంచినీటి సేవల్ని ఇవ్వవాలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను